ఒక రెస్టారెంట్లో మనం అనేది కూడా ఇపుడూ ఒక నేన్ నేను ఫేస్ చేసిన ఇష్యూస్ కూడా చెప్తున్నాను ఒక రెస్టారెంట్కు వెళ్ళాను రీసెంట్గా సో అక్కడనేది నేను మామూలుగా బుక్ బుక్ చేసుకుని వెళ్ళలేదు బట్ డైరెక్గా వెళ్ళాను కానీ అక్కడ ఒక రిజర్వేషన్ అనేది ఒక టేబుల్ ఉంది ఆ రిజర్వేషన్ టేబుల్ కూడా నేను ఎలా చూసానంటే అడిగా జస్ట్ ఈ రిజర్వేషన్ చేయించుకోవచ్చంటే చేయించుకోవచ్చు సార్ బట్ అది ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరూ ఓన్లీ ఇట్ మీన్స్ వి ఐ పీస్ మాత్రమే ఉంటుంది సార్ ఇది ఓన్లీ పొలిటికల్ అండు అదే గవర్నమెంట్ వాళ్ళకి వీ ఐ పీస్ ఉంటాయి సార్ బట్ అది నార్మల్ పీపుల్కి లేదు అన్నారు ఓకే బట్ బట్ పార్కింగ్కు ఏమన్నా అమౌంట్ కట్టాలా ఫ్రీనేనా అంటే లేదు సార్ పార్కింగ్ అంతా ఫ్రీనే మీరు మీకేం కావలి సార్ అంటే బట్ నాకు ఇలాంటి డిసర్ట్ నాకు మీ హోటల్లో డిసర్ట్ ఏమన్నా బాగుంటుందంటే మా హోటల్లో అన్నీ బాగానే ఉంటాయి సార్ బట్ మీకు స్పెషల్ వచ్చి మా హోటల్ స్పెషల్ వచ్చి అలా మేతి మేతి ఛాయ్ చామన్ కర్రీ ఫేమస్ సార్ అంటే ఓకే గుడ్ మా మీకు అది తప్ప ఇంకేం లేదా పార్కింగ్ అంటే పార్కింగ్ గురించి కానీ ఇప్పుడు టేబుల్ మాకు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీస్ వచ్చినప్పుడు అలాంటివి ఎక్కువ సీటింగ్ ఏమన్నా వెయ్యగలతారా బట్ లేకపోతే ఓన్లీ సిక్స్ చైర్స్ మాత్రమేనా బట్ అనే అడిగాను బట్ ఓకే సార్ బట్ మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తానంటే బట్ మీకొక ఫ్యామిలీ రెస్టారెంట్ లాగా లోపల కూడా ఒక కిచను కిచెన్ పక్కన ఒక ఫ్యామిలీ కోసం అనేది గూడా అరేంజ్ చేసాం సార్ ఆడనేది మీరు వెడ్డింగ్స్ చేసుకోవచ్చు బట్ పార్టీస్ చేసుకోవచ్చు మీకు సపరేట్గా ఆడనేది గూడా ప్రొవైడ్ చేస్తాం అని చెప్పారు ఓకే బట్ కానీ నేను అడిగింది కూడా అక్కడేయన్నా డ్రింకింగ్ అలవెన్సెస్ అలాంటివి ఏమన్నా ఉంటాయా లేకపోతే ఓన్లీ జస్ట్ ఫుడ్ మాత్రమేనా అడిగితే నో సార్ డ్రింకింగ్ అలవెన్సెస్ ఏమి లేవు ఓన్లీ ఫుడ్ ఈ రెస్టారెంట్లు అనేది కూడా ఓన్లీ ఫుడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు సార్ బట్ డ్రింకింగ్ అనేది మీరు అంతా బయట చూసుకోండి ఇక్కడ అనేది ఓన్లీ ఏసీ ఏసీ డిపార్ట్మెంటు ఇక్కడ కంఫర్ట్గానే ఉంటుంది బట్ మీరు అనేది కూడా ఏవన్నా డ్రింక్ చేసి వచ్చినా కూడా అలొవెన్స్ ఉండటం బట్ న్యూసెన్స్ లేకుంటా కూడా అన్నీ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఫుడ్ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం సార్ మీకేవన్నా స్పెషల్ ఆఫర్స్ ఏవన్నా అంటే పార్టీస్కు వచ్చినప్పుడు కానీ లేదు మీరు బర్త్డే బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు బట్ దానికనేది కూడా మీకు అమౌంట్ కూడా కొంచెం తగ్గించబడుతుంది అంటే ఫ్యామిలీస్ వస్తారు కదా సో మేము అనేది కూడా ఇక్కడ మేమే రూమ్స్కి సపరేట్ అదే మండపానికి సపరేట్గా అండ్ ఫుడ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం సార్ బట్ బట్ మొత్తానికి వచ్చి మీరు ప్లేట్కు ఇంతని ఇస్తే చాలండి అని చెప్పారు బట్ ఓకే గుడ్ అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను కూడా ఓకే మనకు అంటే అందరికీ ఒకే రేటా లేకపోతే ఇప్పుడు సూటబుల్ పర్సన్స్కేనా అంటే ఫిక్సడ్ రేట్స్ ఉంటాయి లేకపోతే ఏవన్నా డిస్కౌంస్స్ ఏమన్నా ఇస్తారంటే సార్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి బట్ మీరు తీసుకునే ఫుడ్డుని బట్టి ఉంటుంది ఎక్కువ అంటే టూ థౌజండ్ కంటే ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు లేకంటే ఇంకా తక్కువ తీసుకుంటే అదే రేట్లో కొనే ప్రొవైడ్ చేస్తారు సార్ మాకు స్పెషల్ డే స్పెషల్గా ఏమన్నా చేస్తారా అంటే ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు మార్నింగ్ అని కూడా అడిగాను బట్ సార్ మీతో మార్నింగ్ సిక్స్కో ఓపెన్ చేస్తాం అండి నైట్ వచ్చి లెవెన్ థర్టీ క్లోజ్ చేస్తామని కూడా తెలుసుకున్నాను ఓకే థ్యాంక్ యూ నేను ఆల్రెడీ ఇన్ఫామ్ కూడా చేసాను థ్యాంక్యూ అని ఓకే థ్యాంక్యూ సార్ అని కూడా వాళ్ళకి వాళ్ళకి ఇన్ఫామ్ చేసాను బట్ మీ హోటల్లో రూమ్స్ అవైలబుల్ ఉంటాయంటే రా రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సార్ ఓన్లీ స్టేకొచ్చి టూ ఫైవ్ టూ ఫైవ్ అడిగారు అంటే ట్వెంటీ రెండు వేల ఐదు వందలు ఓకే వన్ డేనా లేకపోతే ఒక నైట్ కెంతడిగితే లేదు సార్ వన్ డేకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడును ప్రొవైడ్ చేస్త ఓకే అంతా ఆల్రెడీ రీజనబుల్గానే ఉంది అక్కడ స్విమ్మింగ్ ఫూల్ ఉంది డిజర్ట్ ఉంది అంతా బానే ఉన్నాయి సో అందు ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా నేను అంతా గ్యాదర్ చేసుకున్నాను